నేను నా స్నేహితునికి ఒక గద్య భాగం రాసాను అది వారికి భలే నచ్చింది ఆ మాటలు నేను మీకు వివరిస్తాను నేస్తమా తేనెలోని తియ్యదనం నీ స్నేహం మల్లెలోని తెల్లదనం నీ స్నేహం మంచులోని చల్లదనం నీ స్నేహం చీకటిలో చిరుదీపం నీ స్నేహం రాగంలోని అనురాగం నీ స్నేహం మరువలేనిది నీ స్నేహం మరుపురానిది నీ స్నేహం కలకాలం కొనసాగ కొనసాగని మన స్నేహం ఇది వాడికి ఎంతో నచ్చింది బాగా ఎంతో సంతోషించినాడు నా స్నేహితుని గురించి ఇంత బాగా పొగిడినావు అనేసి వాడు ఎంతో సంతోషం విరజిల్లుతో వచ్చినాడు